నేను బడికి వెళ్ళేటప్పుడు నా ఇంట్లో ఉండే పరిస్థితి అసలు బాగలేదు ఇంటి పరిస్థితి అస్సలు ఏ విధంగాను మంచిగా లేదు అయినప్పటికీ నేను బడికి వెళ్ళి మంచిగా చదువుకుని పదవ తరగతి పాస్ అయ్యాను మంచి మార్కులతోనే పాస్ అయ్యాను కాబట్టి దానిని ఎంతో గర్వంగా తీసుకున్నాను అది నాకు గొప్ప విజయంగా నేను భావించాను కాబట్టి ఇంట్లో పరిస్థితి అలా ఉన్నప్పటికీ నేను ఎలాంటి భయము పెట్టుకోకుండా ఏమి చేయకుండా మంచిగా బడికి వెళ్ళి బడి మానేయకుండా ఉండి బడికి వెళ్ళి మంచి మార్కులు తెచ్చుకుని మంచిగా పాస్ అయ్యాను ఆ విజయాన్ని గర్విస్తున్నాను